అంటే మనము ఒక రైలు గురించి మనం తెలుసుకుందాం అంటే రైల్ లో సీట్లు బెర్తులు ఇంజన్లు శబ్దం చక్రాలు రైలు పట్టాలు ఆటి గురించి తెలుసు అంటే నేను నేను చెన్నైకి ట్రైన్ లో వెళ్ళానండి అదే ట్రైన్ అంటే రైలు చెన్నైకి రైలు లో వెళ్ళాను అక్కడ సీట్లు కానీ ఎంతో సీట్లు సౌకర్యంగా ఉన్నాయి కానీ కొన్ని కొన్ని కంపార్ట్మెంట్ లో సీట్లు కంఫర్టబుల్ గా లేవు అంటే బెర్తులు కూడా బాగున్నాయి మనం నిద్రింకరించేందుకు ఇంజన్లు శబ్దం శబ్దం అనేది ఎక్కువ శబ్దం వస్తుంది ట్రైన్ లో వెళ్ళడం ద్వారా మళ్ళీ చక్రాలు అనేది పెద్దగా ఉంటుంది రైలు పట్టాలు అంటే రైలు పట్టాలు తప్పకుండా ఆ పట్టాల పైన నేరుగా వెళుతూ ఉంటుంది